మా ఊరిలో చాలా కుక్కలు ఉన్నాయి కానీ అవి దాదాపుగా ఏమి అనవు వాటికి తిండి దొరకని సమయంలో అందరి ఇంటికి పోవడానికి అంటే అందరి ఇళ్ళలోకి పోతాయి ఏమైనా వేస్తారేమో ఏమైనా దొరుకుతాయేమో తిందామని పోతే అవి తినేటప్పుడు వాటి దగ్గరికి పోతే కంపల్సరీ అంటే ఖచ్చితంగా కరుస్తాయి అట్లనే మా ఇంటి దగ్గర ఒకరు పెంచుకునే కుక్కని దానికి ఎంత సరిపడుతుందో అంత ఆహారం అందించలేదు అట్లాంటి టైంలో దానికి ఆకలి అవుతుంది వీళ్ళు ఫుడ్ పెట్టలేదు కాబట్టి ఎవరు పెంచుకుంటున్నారో వాళ్ళ మీదకే కోపానికి వచ్చి కరిచింది కరుస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కు వెళ్ళినారు హాస్పిటల్లో చూపించుకుంటే మీరు ఎందుకమ్మా కరుస్తే అట్లే వచ్చారు అక్కడ ఏమైనా క్లాత్ కూడా పెట్టుకొని రాలేదు అట్ల రావచ్చా అట్ల రావద్దు కదా అంటే పాయిజన్ అవుతుంది కదా కుక్కలు కరిస్తే అంటే ఆమె చెప్పింది బయట కుక్కలు కరిస్తే భయపడాలి కాని అది బయట కుక్క కాదు మేము పెంచుకొనే కుక్కని అసలు దానికి ఎందుకు కోపం వచ్చిందో మాకు అర్థం అవ్వటం లేదు కరక్ట్ దానికి ఫుడ్ పెడుతున్నాం ఇంజక్షన్ చేయిస్తున్నాం అన్ని కరక్ట్గానే చూసుకుంటున్నాం కానీ ఏమో దానికి కోపం వచ్చేసరికి పక్కన నేను ఉన్న నన్ను కరిచేసింది అని అంటే ఓకే ఓకే అమ్మ ఇప్పుడైతే మీకు కొన్ని ఇంజక్షన్స్ వేస్తా ఒక రెండు మూడు రకాల ఇంజక్షన్స్ ఉంటాయి ఇంజక్షన్ వేస్తా అట్లే వేరే ఇంజక్షన్స్ ఉంటాయి కానీ అవి డైరెక్ట్గా వేస్తే మీకు ఆ నొప్పి తట్టుకోలేరు గ్లూకోస్ పెట్టి ఆ గ్లూకోస్లో వేస్తా అని ఒక చిన్నవి టూ బాటిల్స్ గ్లూకోస్ పెట్టి అందులో ఆ ఇంజక్షన్స్ కలిపి గ్లూకోస్ ఎక్కిచ్చారు అట్లే ఇంజక్షన్ చేసారు మీరు వెంటనే వచ్చేసరికి సరిపోయింది లేదా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసేవాళ్ళం అట్లా దాన్ని ఉంచకండి దాన్ని పడేయండి అని అంటే దాన్ని రెండుసార్లు వదిలేసాం అయినా కాని అది వస్తుంది అంటే మీరు పెంచుకున్నారు కాబట్టి అది అంతే వస్తుంది దానికి కరెక్ట్గా ఇంజక్షన్స్ చేసి మంచిగా చూసుకోండి ఎందుకు అట్లా కరిచే అంత తెప్పించుకున్నారు కరెక్ట్ ఫుడ్ పెట్టడం లేదా అంటే కరెక్ట్ ఫుడ్ పెడుతున్నామని చెప్పింది ఆమె కానీ దానికి కరెక్ట్ ఫుడ్ పెట్టలేక అది కరిచింది ఇప్పుడు ఆమె హాస్పిటల్లో చూపించుకుంటుంది బాగానే ఉంది కానీ వాళ్ళ కుక్క కొంచెం దానికి కోపం అనేది తగ్గలేదు అప్పటి నుండి వాళ్ళకి అర్థమైంది అర్థమై వాళ్ళ కుక్కకి తిండి పెడుతూ అట్లే ఇంటి ముందు వచ్చినా కుక్కలకి కూడా ఆహారం అందిస్తూ ఉంది ఇప్పుడు కానీ కుక్కలు కరిస్తే మాత్రం బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ చేస్తారు అని అంటారు కొన్ని కొన్ని ఇంజక్షన్స్ డైరెక్ట్ వేయక గ్లూకోజ్లో కలిపేస్తారు అట్లా అంతవరకు తెచ్చుకోవద్దు ఫస్ట్ అంతవరకు తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి